మేము ఇంట్లో కూరగాయల తోట వేసుకున్నాము కూరగాయల తోట వేసుకుంటే దానికి బాగా పురుగు పడింది కాత బొచ్చు పురుగులాగా పడింది అనమాట పడితే అది ఆ బొచ్చు పురుగు ఏంటంటే దొండ చెట్లు అట్లాంటివి కూడ వేశాము ఆ దొండ చెట్లకి మునగ చెట్లకి ఎక్కువ శాతం వాటికి పురుగు పడింది పురుగు పడి పురుగు అంటే మాములు పురుగైతే మందు కొడితే ఇది అయిపోయేది ఈ బొచ్చు పురుగులు ఏంటంటే ఇంట్లోకి వచ్చేవి ఇంట్లోకి వచ్చి బట్టల్లల్లో ఎక్కడన్నా శరీరానికి తగిలినా శరీరా దురద దురద దురద దురద వచ్చేది దురద వచ్చిన దద్దుర్లు వచ్చేది దద్దుర్లు వస్తే అవి అబ్బా ఇంకా అస్సలు స్కిన్ అలెర్జీ లాగా వచ్చి అస్సలు భయంకరంగా ఇంటిల్లాపాదిమి బాగా భాద పడ్డాం ఆ బొచ్చు పురుగులు ఎన్ని ఎన్ని మందులు కొట్టినా ఎన్ని చేసినా ఒకదగ్గర కొడితే ఇంకో దగ్గర చేరుతున్నాయి ఇంకోదగ్గర కొడితే ఇంకో వాటిని పోగొట్టాలంటే మాకు ఒక సంవత్సరం పాటు పట్టింది ఇవి వచ్చే కూరగాయల చెట్లకి వేస్తే కూరగాయల్లో ఉండేది కాని బయటకి అయితే రాలేదు దోమలు మాత్రం విపరీతంగా సాయంత్రానికి చిన్న పిల్లలు ఉంటే అబ్బా చిన్న పిల్లలకి అట్లా వచ్చేది రోజూ వాటి వాటి వాటివల్ల పొగ వేసుకునే వాళ్ళం మాస్కిటోస్ ఎయ్యో సుకుంటే చిన్నపిల్లలు వాసన చూడకూడదు అది ఇది అనిచెప్పి డాక్టర్లు చెప్తుంట్రి ఇంక అందువల్ల మాస్కిటోస్ మాత్రం వాడల ఎప్పుడూ మాస్కిటోస్ వాడకుండా ఈ ఈ ఆకులు వేపచెట్టు ఆకులు ఉంటే ఆ ఆకులు పొగ అట్లాటివి వేసుకుని ఆ దోమలు క్రి క్రిములు అట్లాంటివి సాయంతరం అయితే లైట్ వేస్తే లైట్ దగ్గరకి పురుగులు అయ్యి చెట్లల్లో పగలంతా చెట్లల్లో ఉండేది సాయంత్రానికి ఆ పురుగులు వచ్చేది పురుగులు వచ్చి ఇంక వాటిని ఏంటంటే లైట్ వెలుతురుకి లైట్ల దగ్గర ఉండేయి తలుపులు వేసుకోవాలంటే ఏమో బయట పనులు బయట ఎక్కువ బయట పనులు ఉంటాయి అయిపోయా మాకు వాటివల్ల ఇక నా మేము ఆ తలుపులు వెయ్యాలంటే వీలు అయ్యేది ఈ చిన్నపిల్లలతోటి బాగా చిరాకు పడి అట్లనే ఆ కాపు అయిపోయింది ఆ కట్ట అట్టా ఉండి ఆ తర్వాతుల్లా ఆ చెట్లు పీకేసి ఇంక బాబోయ్ చిరాకోస్చేసి ఇంక ఇళ్లల్లో కూరగాయల తోటలు వెయ్యకూడదురా దేవుడా అనిచెప్పి అనుకుని ఇంక వదిలేసేసా